నృత్యాలకి అంటే తప్పకుండా ఉంది ఆసక్తి ఎందుకంటే ఇప్పుడు క్లాసిక్ డ్యాన్స్ మనం వేసినప్పుడు పక్కన చూసినప్పుడు మనకి ఆ భక్తి అనేది బాగా కనపడుతుంది వాళ్ళు వేసిన ఇది మనం పక్కన దేవుడే ఉన్నాడేమో అలా వేస్తున్నారు అన్నట్టు ఆ డ్యాన్స్ అవి చూస్తే మనకు బాగా అప్పుడే బాగా తెలిసిపోతుంది వాళ్ళు వేసే దాంట్లో వాళ్ళ ముదర్లు అట్లాంటివి తర్వాత ఈ ఫోక్ డ్యాన్స్లు అవి చూసుకుంటే అవి కూడా ఈ రోజులలో బాగా బాగా ప్రజల్ని ఉత్తేజపరుస్తున్నాయి ఇవి చూస్తే పిల్లలకి కొంచెం కూడా రిలీఫ్గా అప్పుడప్పుడు అట్లాగా వేసుకోవడానికి బాగుంటున్నాయి అవి ఇప్పుడు క్లాసిక్గా కానీ ఇట్లాగా ఫోక్గా కానీ సినిమా డ్యాన్సులు కానీ అన్నీ ఈ రోజులలో బాగా ఉంటున్నాయి ముఖ్యంగా ఈ సినిమా డ్యాన్సులు ఈ ఇవి దేంట్లో పట్టిన అవే కదా వేసుకుంటున్నారు తప్పకుండా డ్యాన్స్కి ఆ బలం అనేది ఉంది ఇప్పుడు లేకపోతే మనం ఇట్లాగ ఇంతమంది ఇట్లాగ వేసుకోరు కదా దేనికైనా కూడా ఏ ఫంక్షన్ అయినా సరే కంపల్సరీగా ఇప్పుడు డ్యాన్స్ అనేది ఉండాలి అది క్లాసికల్ కావచ్చు లేదా ఫోక్ కావచ్చు సినిమా పాటలు కావచ్చు అంటే ఆ సందర్భాన్ని బట్టి మనం ఈ డ్యాన్స్ అకేషన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఫెస్టివల్స్కు అయితే క్లాసిక్గా ఇంకా ఏదైనా అయితే డీజేలుగా అలాగా ఏర్పాటు చేసుకుంటున్నాము అది ఖచ్చితంగా డ్యాన్స్కి ఆ శక్తి ఉందని అనుకుంటున్నాను